స్థానిక వ్యాపారాల వృద్ధికి పర్యాటకం ఎలా సహాయపడుతుంది అంటే ఈ నాగార్జునసాగర్ని చూడడానికి డ్యామ్ని చూడడానికి ఈ సందర్శకులు చాలామంది వస్తారు అంటే అక్కడ అదంతా ఈ వ్యాపారం చాలామంది వ్యాపారం చే జరుపుతారు అక్కడ ఎలా అంటే అంటే తినుబండారాలు ఉంటాయి అక్కడ తినుబండాలు దొరుకుతాయి చిన్నపిల్లలకైనా పెద్దలకైనా తినుబండారాలు దొరుకుతాయి

బెలూన్స్లాగా బొమ్ అవి ఉంటవి ఇంకా తిను బండారాలు ఇంకా పక్కనే మరీమాత గుడి కూడా ఉం టెంపుల్ కూడా ఉంటుంది అన్నట్లు అక్కడ పెళ్లి చేసుకోవడానికి అంటే వివాహం జరిగించుకోవడానికి కూడా పర్యటకులు వస్తుంటారు అన్నట్లు దాని ద్వారా కూడా ఆ స్థానిక వ్యాపారస్తులకి చాలానే వాళ్ళు వృద్ధి చెందడానికి ఎదగడానికి

ఈ ఇటువంటిది ఇది ఒక అంటే వాళ్ళు మంచి ఎదగడానికి వాళ్ళ వ్యాపారం మంచి వృద్ధి చెందడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంలాగా ఇది ఒక మంచి ఈ సాగర్ నాగార్జునసాగర్ అనేది చాలా సహాయపడుతూ ఉంటుంది వాళ్ళకి అంటే ఇలా సందర్శకులు అక్కడికి వెళ్ళడం ద్వారా ఎక్కువ మంది వాళ్ళతో

వ్యాపార చిన్న చిన్న వ్యాపార స్థానిక వ్యాపారస్తులయితే వాళ్ళు వృద్ధి చెందడానికి అయితే ఈ ఈ పర్యాటకం అనేది అయితే చాలా అంటే చాలా సహాయపడుతుంది